నేను నేను ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను అది చాలా బాగుంది సెకండు సారీ కూడా నేను వేరే డ్రెస్ని ఆర్డర్ చేశాను అది వచ్చిన తర్వాత కొరియరులో అసల బాలేదు క్వాలిటీ బాగాలేదు సైజు కూడా మారిపోయింది మొత్తం నేను ఎల్ సైజు ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎక్స్ ఎల్ సైజు పంపించారు కలర్ కూడా ఫోటోలు చూసినట్టు లేదు ఫోటోలో చాలా క్వాలిటీగా కాటన్ క్లాతు నీట్గా ఉంది చూడటానికి కానీ రిసీవ్ అయిన తర్వాత చూస్తే అది క్లాత్ అస్సలు బాగాలేదు పాలిస్టర్ క్లాత్ వచ్చింది సైజు కూడా మొత్తం మారిపోయింది నేను చూసిన సైజు కంటే చాలా లూసుగా పెద్ద సైజు వచ్చేసింది అసల నాకు అది సరిపోలేదు అందువలన అది రిటన్ చెయ్యాలని నేను అనుకున్నాను వాళ్ళకి కాల్ చేశాను హెల్ప్ లైన్ దానికి కాల్ చేసి అడిగాను ఇది కంప్లీటుగా నేను చూసిన ప్రోడక్ట్ కాదు మొత్తం చేంజ్ అయిపోయింది కలర్ బాగాలేదు మొత్తం పేల్ కలర్లా పల్చగా ఉంది క్లాత్ అంతాని సైజు కూడా మారిపోయింది నాకొద్దు ఇది రిటన్ తీసుకోమని చెప్పేసి అడిగాననిమాట వాళ్ళు సరే అని చెప్పేసి ఫోటో తీసి పెట్టమన్నారు నేను ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశాను వాళ్లు రిటను యాక్సెప్ట్ చేశారు తర్వాత కొరియర్ ద్వారా ఆ డ్రెస్ని వాళ్ళకి పంపించేయడం అనేది జరిగింది వాళ్ళు తీసేసుకొని మళ్లీ నా మనీని రిటన్ చేసేస్తానని చెప్పారు వన్ వీక్ తర్వాత నా మనీని ఆన్లైన్లో నాకు అమౌంట్ మొత్తం వేసేసారు